ఇంట్లో తోటని పెంచుకోవడం అనేది చవకైనది ఖరీదైనది చవకనేదా ఖరీదైనదా అనేది మనం మొక్కలు మనం తీసుకునే మొక్కలను బట్టి ఉంటుంది మనం చవకైనది అంటే బయట దొరికే చిన్న చిన్న విత్తనాలనుబట్టి అలా వేసుకుంటే మనకి చాలా తక్కువలో అవుతుంది అదే లేదు అనుకుంటే మనం కొంచెం కాస్ట్లీ ముక్కలు అలాంటివి కొనుక్కోవాలన్నప్పుడు ఖరీదైనవి మనకి యూజ్ఫుల్ అవన్నీ కూడా మనకి దగ్గరలోనే తక్కువలోకే వస్తుంది ప్రతీదీ కూడా నెక్స్ట్ మన ఇంట్లో తోటని పెంచుకోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే మనకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణం నెక్స్ట్ మనకు ఆ మనం ఆర్గానికేమి వాడం కాబట్టి మనం అక్కడ ఏం వాడతాం మనకు డౌట్ అదేమీలేకుండా ఈజీగా ఉన్నవాటితోనే వాటరు ఆర్ ఇంకా కొన్ని మనకి తెలిసినవన్నీ ముందు వాడే రోజుల్లో అవన్నీ కూడా వాడితే మనకి ఇంట్లో వాడుకోవడం ఇంట్లో తోటను పెంచడం చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ చవకైనదిగా అవుతుంది మనక్కూడా ఎలాంటి ఫీలింగ్స్ అవి లేకుండా అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉండడంవల్ల మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఇంట్లో సొంతంగా తోటని పెంచుకోవడం దానివల్ల మనకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది ప్రతీది బయటంతా ఆర్గానిక్ మందులు అవి వాడ్డం వల్ల మనకికూడా డౌట్ఫుల్గా తింటున్నాం ప్రతీది తోటలు పెంచుకోవడం చాలా కొన్ని రకాలమైన మొక్కలు అవి పెంచుకోవడం వల్ల ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది అదే కొన్ని రకాల మనం ఈజీగా ఇప్పుడు బొబ్బాయి చెట్టు జామా చెట్టు అవన్నీ ఎక్కడ ఉంటే ఆటోమెటిక్గా మనం వేసుకునే విత్తనాలను బట్టి అవి వస్తూ ఉంటాయి వాటికి అంత అవసరంలేదు ఆటోమెటిక్గా పెరుగుతూ ఉంటాయి దానివల్ల మనకికూడా అంత ఖర్చు అనేది అవ్వదు అలా ఒక్కొక్క విత్తనాలను బట్టి కొన్ని రకాల దాన్నిబట్టి అవన్నీ ఉంటాయనమాట ప్రతీది కూడా అందుకే దాన్ని బేస్ చేసుకుని మనం అన్నీ ఏదైతే తక్కువుగా అనిపిస్తాయో మనకు కా మనకు సరిపడ బడ్జెట్ సరిపడా అలా ఏసుకుంటే అదికూడా మనకి ఈజీగా అనిపిస్తుంది ప్రతీది ఏదైతే మనకి అనుకూలంగా ఉంటుందో అది

దాన్నిబట్టి మనం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైతే మంచిదో అది వేసుకోవడం మంచిది మనం బడ్జెట్లో ఎక్కువుగా ఖరీదైనవి కావాలనుకుంటే ఖరీదైనవి కొనుక్కుని మనం మళ్ళి మందులు ఆర్గానిక్ అవన్నీ చేసుకోవడం ఇవన్నీ వస్తాయి అదే మన ఇంటి దగ్గర అయితే కన్ని మనకి అందుబాటులో ఉండేవి మాత్రమే చేసుకుని ఇలాంటివి మాత్రమే వాడడం వల్ల మనక్కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనకి తక్కువైంది అనే అనేది వస్తుంది భావన అనేది వస్తుంది కాబట్టి ఓప్ మనం పెంచుకునే మొక్కలను బట్టి మనం పెంచే విధానం మనం వేసే మొక్కలను బట్టి అది ఖరీదైందా లేదా చవకైనదా చూ అనేది మనకుంటాది ఇంట్లో తోటని పెంచుకోవడం ఒకరకంగా చెప్పాలంటే కొంచెం చవకైనదే అని చెప్పుకొచ్చు బయట అన్నీ మందులు వాడి ఇవన్నీ కన్నా మనం ఒక మొక్క విత్తనం జాగ్రత్తగా చూసుకుంటే మన ఇంట్లో వాడే పదర్దాలు యూజ్ చేయడంవల్ల ఏంటంటే మనక్కొంచెం చవకైనదిగా అనిపిస్తాయి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానివల్ల కాబట్టి ఇంట్లో తోటని పెంచుకోవడం అనేది చాలా చవకైనది అని నేనైతే చెప్తాను ప్రతీదానికి అది మ్యాటర్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మనం వాటితో కలిసి మమేకం అయ్యి మనం పెంచుకోవడం వల్ల మనక్కూడా ఒక ఒకరకమైన అనుభూతి వస్తుంది అనమాట దాన్ని గురించి థ్యాంక్ యూ